ఇప్పటి కాలంలో యువత ఎక్కువగా నగరాల్లో స్థిర పడడానికే ఇష్టపడుతున్నారు ఎందుకంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు గాని పిల్లలకు చదువులు గాని ఇంకా అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటాయి అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూడా అక్కడికే వెళ్లిపోయి ఇప్పుడు స్థిర పడడం అనేది జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఉంటున్నారు అంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఇంకా కొంచెం పల్లెటూరు వాళ్ళు అలాంటివాళ్లే ఉండిపోతున్నారు ఇంకా వాళ్లకి సంబంధించి నటువంటి పిల్లలు కానీ వాళ్ళు అయితే కొంతమంది చదువులు అవి సరిగ్గా లేని వాళ్ళు కూడా ఇంక అక్కడే ఉండిపోయి వాళ్ళ జీవనం అనేది సాగిస్తున్నారు దీని వల్ల వాళ్ళు సరయిన జీవిత భాగస్వామిని పొందుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా పట్నంలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడైతే వాళ్లకి జాబ్ల పరంగా కూడా ఇద్దరు ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడకే వెళ్ళిపోవటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వారు సరైన జీవిత భాగస్వామిని పొందాలంటే వారికి రిలెటివ్స్లో వెతక మనడం మ్యాచెస్ని ఇంకా మ్యాట్రిమోనిలో వాళ్ళ ప్రొఫైల్ అనేది అప్లోడ్ చేస్కుని వారికి తగినటువంటి జీవిత భాగస్వామిని పొందటం చెయ్యాలి ఇలాంటి వాటికి ఎక్కువగా కొంచెం అదే ఇప్పుడు జాబ్ మేళ అలాంటివి ఎలా జరుగుతున్నాయో కొన్ని కొన్ని కమ్యూనిటీల్లో కూడా మేము అదే రెడ్డి కాపు ఇంకా కళ్యాణ మండ కళ్యాణం కోసం వేదికలు అనేది పరిచయ వేదికలు అనేవి కూడా పెట్టడం జరుగుతుంది ఇందులో అన్ని కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చెయ్యడం కూడా జరుగుతూ ఉంటుంది వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువత అనేవారు సరైన భాగస్వామిని పొందుకోవచ్చు